ప్రజలందరూ కలిసి జరుపుకునే మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయంటే అవి బోలెడన్నీ ఉన్నాయండి మనం చెప్పుకోదగ్గ విషయాలు బోలెడన్నీ ఉన్నాయి ఒక హిందువు అయితే ఒక ఉగాది బాగా చేసుకుంటారు సంక్రాంతి బాగా చేసుకుంటారు ఒక ముస్లిం అయితే రంజాన్ చేసుకుంటారు బక్రీద్ చేసుకుంటారు ఇంకా ఒక క్రిస్టియన్ అయితే క్రిస్మస్ బాగా చేసుకుంటారు ఇలా ఎవరు మతపరమైన వాళ్ళ పండగలు వారు చేసుకుంటారు కానీ సామాజికంగా అందరూ కలిసి చేసుకునే కార్యక్రమం ఏమైనా ఉందంటే అదొకటేనండి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ ఎందుకంటే అది ఎంతో మంది మహానుభావులు త్యాగానికి ఒక గుర్తండి మన దేశానికి స్వతంత్ర్యం వచ్చిన దినం అండి దాన్నయితే నేనైతే చాలా బాగా చేసుకుంటాను ఇంకా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ పౌరులందరూ దేశ పౌరులు అందరు చాలా ఆనందంగా ఆర్భాటంగా చేసుకుంటారు నేనైతే ఇది సమాజంగా చేసుకోవడానికి ఇష్టపడతాను ఇంకా మన దేశం కోసం తమ ప్రాణాల సహితం విడిచిపెట్టి తాము తాము త్యాగం చేసిన ప్రతిదీ నేను గుర్తు చేసుకుంటూ మన దేశ నాయకులు కోసం కూడా వారి జన్మదిన దినాలను కూడా నేను గుర్తు చేసుకుంటానండి సపోస్ నెహ్రు గారు కాని గాంధీజీ గారు కాని అంబేద్కర్ గారు కాని ఠాగూర్ గారు కాని ఇలా ఉన్నా మన నాయకులు కోసం ఇంకా అల్లూరి సీతారామరాజు గారు కాని వీరందరి కోసం నేను జ్ఞాపకం చేసుకుంటాను ఇంకా నాతోపాటు ఉన్న నా ఫ్రెండ్స్ కాని మా ఫ్యామిలీ మెంబర్స్ కాని ఇంకా అందరితో ఒకవేళ నేను కాలేజీలో ఉంటే కాలేజీ ఫ్రెండ్స్ అందరు కాలేజీలో కాని ఇలా సమ్మోహంగా సమూహంగా సమాజంగా అందరము కలిసి మా మనసులో దేశభక్తి చాటుతూ మన పెద్దల మీద ఉన్న గౌరవం మన దేశ నాయకులు మీద ఉన్న గౌరవం ప్రేమ అన్ని చాటి చెపుతామండి అందరము మనందరము ఒక దేశంలో ఉన్నాము కనుక మనమందరం దేశ పౌరులు కనుక ఆ బాధ్యత మనకు ఉంది కనుక మ మన దేశంని మన దేశ పౌరులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఈ పండగని ఇలాంటి పండుగలన్నీ సమాసంగా సమూహంగా జరుపుకుంటా